చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధమైన లేదా తర తరాలుగా చెప్పుకొనే స్థానిక కథలు ఏవి అన్నట్లయితే ఇప్పుడు నేను కాణిపాక వినాయకస్వామి గురించి చెపుతున్నాను కాణిపాకంలో స్వయంభు వినాయకుడు వెలిశాడనే చెప్పడంపై ఒక పురాణ గాధ అని ప్రధానంగా చెపుతారు వెయి ఏళ్లకిందట మూగ చెవిటి గుడ్డి వారైన ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు వారి వ్యవసాయ బావుల్లో నీరు ఎండి పోవడం గమనించి బావిని ఇంకొద్దిగా తవ్వితే నీళ్ళు వస్తాయని తవ్వడం మొదలు పెట్టారు అక్కడ గట్టిరాయి తగిలిన క్షణం క్షణాలలో రక్తం ఊరటం మొదలయిందట కొద్ది కొద్దిగా బావి నిండుతుంది ఆ ముగ్గురు అన్నదమ్ముళ్లు ఏమైందో అని గమనించగా బావిలో వినాయకుడి విగ్రహం కనిపించింది వారి ఆ వి ఆ విగ్రహాన్ని పూజించగా వారియొక్క అవిటి తనం తొలిగి మామూలు మనుషులుగా మారారు ఆ విషయం గ్రామస్థులకి తెలిసి ఆ విగ్రహాన్ని పూజించడం మొదలుపెట్టారు అలా భక్తులు కొట్టిన కొబ్బరికాయ నీరు ఎకరానికి పైగా పారిందట దాంతో ఆ స్థలానికి కాణిపాకం అని పేరు వచ్చిందని చెపుతుంటారు ఈ పేరు నేపధ్యం చూస్తే కాణి అంటే చిత్తడి నేల అని పాకం అంటే నీరు ప్రవహించడమని వస్తుంది అలాగే హిందూ సంప్రదాయంలో అన్ని రకాలు మంచి జరుగుతుందని భావించే ప్రతి చోటా అయన పూజలతో ప్రారంభించాల్సిందే దాదాపు గణపయ్య పూజతోనే అడుగు ముందుకు వేస్తారు అంతటి మహత్యం కలిగిన వినాయకుడి పుణ్యక్షేత్రానికి కొలువైయింది ఈ చిత్తూరు జిల్లాలో ఉండే కాణిపాకం